గత కొన్ని ఏళ్లుగా వ్యవసాయ రంగంలో పెను మార్పులు సంభవించాయి విత్తనం మొలకెత్తు నుండి పంట నూర్చి దాన్ని మార్కెటింగ్ చేసినంత వరకు కూడా అనేకమైనటువంటి మార్పులను చోటుచేసుకున్నాయి ఇంతకుముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే నేలలు దున్నేటప్పుడు మానవ వనరులను జంతువు వనరులను వినియోగించి నేలను దున్నడం జరిగింది కానీ దాని స్థానంలో ప్రస్తుతం ఏమిటంటే యాంత్రికరణ చోటు చేసుకుంది ట్రాక్టర్లు మిషనరీస్ అన్నీ కూడా విత్తనాలు నాటడానికి కూడా మిషనరీస్ అని కూడా వచ్చాయి తరువాత విత్తనాలని వేసేటప్పుడు కూడా యాంత్రికను ఉపయోగించడం జరుగుతుంది ఇంతకుముందు ఎక్కువగా ఆహార పంటలు పండ్లు పండ్లు కూరగాయలు ఇటువంటి పండించారు పండించేవారు కానీ ఇప్పుడు దాని స్థానంలో వాణిజ్య పంటలనేవి చోటుచేసుకున్నాయి అలాగే ఇంతకుముందు ఇరిగేషన్ విషయంలో వర్షాధారము లేదా నేల బావులను గడ్డలను వాగులను చెరువులను వినియోగ ఉండేవి దాని స్థానంలో ఇప్పుడు ఏంటంటే కాలువలు ప్రాజెక్టులు నేల బోర్లు ఇటువంటి చోటుచేసుకున్నాయి అలాగే పంటని మనం క్రిమి క్రిమిసంహారాల నుండి రక్షించడానికిగాను క్రిమిసంహారానికి ఇంతక ముందు సాంప్రదాయకమైనటువంటి లోకలూ ఊ మందులు అనేవి వాడేవారు కానీ ఇప్పుడు ఆ రసాయనికి మందులని వాడడం జరుగుతుంది ఎరువులు విషయంలో కూడా మొక్కలు పెంచడంలో పేడా గత్తం మట్టి ఇంతకు ముందు ఉపయోగించే వారు దాని స్థానంలో ఇప్పుడు రసాయనిక ఎరువులు అనేది వాడడం జరుగుతుంది అంతేకాకుండా పంట నేను నూర్పే నూర్చేటప్పుడు కూడా ఇంతకుముందు మానవులు లేదా పశువులు వనరులని శక్తిని ఉపయోగించి నూర్చేవారు కానీ ఇప్పుడు యంత్రాల ద్వారా మిషన్ల ద్వారా ఆ నూర్చడం అనేది జరుగుతుంది అలాగే మార్కెటింగ్ చేసేసరికి లోకల్గా షావుకారులు డాలర్లు ఉండేవారు ఇప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు మొత్తం ప్రభుత్వం కాని పెద్ద పెద్ద మిల్లర్లు కాని వచ్చి బిజినెస్ మ్యాన్లు కాని వచ్చి ఈ లోకల్ సరుకునంత మార్కెటింగ్ చేయడం జరుగుతుంది అయితే ఇవన్నీ చూడనప్పటికీ వ్యవసాయం ఒకప్పుడు అప్పుడే పెట్టుబడి ఇస్ ఈక్వల్ టు లాభం ఆ ఉండేది కానీ ఇప్పుడు పెట్టుబడి పెట్టుబడి ఎక్కువైపోయి లాభం అనేదే తక్కువ అయిపోతుంది వ్యవసాయం అప్పుడే లాభదాయకంగా ఉండేది యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు నష్టదాయకంగా కనిపిస్తుంది దానికి కారణం అటువంటి పెట్టుబడి యాంత్రిక యంత్రాలు ఆ ఖర్చులు ఎక్కువ పెరుగు పోవడం వల్ల ఇటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకున్నాయి దీనివలన వ్యవసాయంలో వచ్చిన ఈ మార్పులు వలన గ్లోబలైజేషన్ కాలుష్యము గాలి నీరు భూమి అంత కూడా కలిసి పొల్యూషన్ అయిపోయే దాని మానవుల యొక్క మనుగుడికి వ్యాధులకు దారితీస్తుంది ఇది ఈ విధానం వల్ల వచ్చిన మార్పు